యా గుడ్ మార్నింగ్ చెప్పండి చెప్పండి చెప్పండి మ్యాడమ్ యశ్వంత్ చాలామంది ఉన్నారు మీ అబ్బాయి ఏ క్లాస్ లో చదువుతున్నారు అవునా అండి యశ్వంత్ చాలా మంచి అబ్బాయి అండి చాలా మంచిగా చదువుతాడు అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్ మంచిగా మొదటి స్థానంలో ఉంటాడు అన్నీ పరీక్షలలో చాలా మంచి అబ్బాయి ఏమి లేదు మీరు ఏమి అసలు ఏమి చింత పడకండి మీ అబ్బాయి అంటే అసలు అందరికి చాలా ఇష్టం చాలా మంచిగా చదువుతాడు అందరికి ఇతరులకి వాళ్ళ స్నేహితురాలికి స్నేహితులకు కూడా చాలా హెల్ప్ చేస్తాడు అవును ఇంకొకటి చెప్పాలి మీ అబ్బాయి పాటలు కూడా చాలా బాగా పాడతాడు గొంతు కూడా చాలా బాగుంది మీ అబ్బాయిది అవును అండి ఇప్పుడు వచ్చే ఏదైనా ఈవెంట్స్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు అప్పుడు మీ అబ్బాయితో పాడిస్తాను అవకాశాలు ఇస్తాను మీ అబ్బాయికి అప్పుడు ఇంకా చాలా పైకి ఎదుగు ఎదుగుతాడు చదువులో కూడా అన్నింటిలో కూడా అన్నింటిలో మంచిగా ఉన్నాడు మీ అబ్బాయి మీరు ఏమి అసలు ఏమి చింతపడకండి చాలా మంచిగా ఉన్నాడు చదువు మంచిగా ఉంది పాటలు కూడా మంచిగా పాడుతాడు గొంతు మంచిగా ఉంది ఫ్యూచర్లో మంచి స్థానానికి వెళ్తాడు మీరు ఏమి మా పైన నమ్మకం ఉంచుకోండి మా పాఠశాలలో వేశారు అంటే పిల్లలు మంచి స్థానానికి ఎదుగుతారు అవునండి సరే అండి మరి నాకు వేరే పని ఉంది స్కూల్లో పిల్లలు ఉన్నారు థ్యాంక్ యూ మ్యాడమ్